తెలుగు ప్రాంతాల్లో పెళ్ళిళ్ళు వివిధ ప్రాంతాల్లో అనేక రకంగా జరుగుతాయి అలా చూసుకుంటే మన ముస్లిం లో చూస్తే వాళ్ళు నిఖాతో ప్రారంభిస్తారు నిఖా ఎలా చేస్తారు అంటే

బుక్కులో వధువు యొక్క సంతకంని వరుడి యొక్క సంతకాన్ని చేయించి వాళ్ళు ఒక కుటుంబం లెక్క మారినట్టు చేస్తారు ఇంకా మన క్రిస్టియన్ మతంలో అనేక రకాలుగా చేసుకుంటారు ఒకటి ఎంగేజ్మెంట్ ఒక రింగుతో అయినా చేసుకుంటారు లేదా తాళి బొట్టనేది కట్టుకుంటారు వరుడు కోటు ధరిస్తాడు వధువు తెల్లటి గౌను వేస్తుంది ఒకటి చర్చిలో అయినా చేసుకుంటారు ఇంకొకటి ఇంటి దగ్గరైనా చేసుకుంటారు ఇలా వివిధ ప్రాంతాల్లో చూస్తే మన తెలుగు సంప్రదాయంకి వచ్చేసరికి అనేక రకాలుగా చేసుకుంటారు చూస్తే మనం చూస్తే ఇప్పుడు మంగళ స్నానం ఆ అమ్మాయిని అబ్బాయిని ఏ కార్యక్రమం అయితే జరగబోతుందో దాని ముందు రోజు వరుడిని వధువుని మంచిగా గంధపు నీటితో స్నానం చేయించి పవిత్రులుగా తీర్పుదిద్దుతారు అలా చూసుకుంటే జీలకర్ర బెల్లం జీలకర్ర బెల్లం ఉద్దేశించి ఏంటంటే జీలకర్ర బెల్లం ఎంత అనుభూతితో కలుస్తున్నాయో అలానే వరుడు వధువు గూడా ప్రేమతో మునిములాడుతూ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారని వాళ్ళ నమ్మకం మధు మధుపాకం మధుపరాకము అంటే ఏంటంటే ఇక్కడ అమ్మాయి అబ్బాయి తెల్ల వస్త్రములు ధరించి ఎక్కడైతే పెళ్ళి జరుగు జరుగుతుందో అక్కడికి తెల్ల వస్త్రములతో వస్తారు హోమగుండం హోమగుండం అంటే ఏం లేదు చక్కలతో నింపి వాటిలో కొంచెం నెయ్యి వేసి కాలుస్తారు దాని అర్థం ఏందంటే పవిత్ర పవిత్రమైన ఈ వరుడు వధువు వీళ్ళిద్దరు అక్కడ కూర్చొని తెలుగు సంప్రదాయాల ప్రకారం పెళ్ళి చేసుకోవాలని అర్థం మంగళ సూత్రం మంగళ సూత్రం ఏమిటంటే అమ్మాయి ఎవరైతే ఆ అబ్బాయి మంగళసూత్రం కడతాడో అతనితో కన్యాదానం చేసుకొని పవిత్రముగా అతని భార్య అయిపోవాలని ఇక్కడ సూచికం కన్యాదానం కన్యాదానం అంటే ఏమి లేదు వీళ్ళందరూ ఇరువైపుల వాళ్ళు వధువైపు వాళ్ళు వరుడు వైపు వాళ్ళు వాళ్ళందరూ పవిత్రంగా ఏకిభవించి పెళ్ళిని విజయవంతం చేస్తారు అలానే మంచిగా భోజనాలు పెట్టుకుంటారు ఇవి చేస్తారు అంతే సుమంగళి సుమంగళి అంటే ఎప్పుడైతే అబ్బాయి ఉన్నాడో అమ్మాయిని తాళి కట్టాక పూర్తిగా ఇంకా పెళ్ళి చేసేసుకొని తనని తాళ్ళు కట్టి తనని మండపం పైకి తీసుకొచ్చి అందరి ముందు తన భార్యని తన భార్యని చూపిస్తాడు

చాలా ప్రాంతాల్లో అనేక రకాలుగా పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాము